ప్రస్తుతం మాకు తెలంగాణలో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అయితే ఉంటుంది కానీ మధ్యలో కొన్ని కొన్ని సీజన్లలో మాత్రం కొంచెం కరెంట్ కోత అయితే ఖచ్చితంగా ఉంటుంది సపోజ్ మనం వర్షాకాలం తీసుకున్నట్టయితే వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు గంటో రెండు గంటలో కరెంట్ తీసేయడం జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు కరెంట్ తీసిన తీసేసినా ఇరవై రెండు గంటలయితే కరెంట్ ఉంటుంది ఇలా కరెంట్తో వర్షాకాలంలో మాత్రం కరెంట్ చాలా రావడం పోవడం వల్ల మెయిన్ రీజన్ ఏంటి అంటే కరెంట్ పోల్స్ ఆనుకుని చెట్టులుండడం కాని పెద్ద పెద్ద వృక్షాలు ఉండడం వల్ల వ బ్రాంచెస్ అన్నీ తెగి పడిపోవడం వైర్ల మీద పడిపోవడం అలాగే స్తంభాలు పడిపోవడం వల్ల ఏమౌతుందంటే మిస్కమ్యునికేషన్ అయ్యేషి మిస్కనెక్షన్ అయిపోతుంది మిస్కనెక్షన్ అవ్వడం వల్ల వైర్స్ ఊడిపోవడంకాని చెట్లు పడడం వల్ల వైర్స్ ఊడిపోవడం స్తంభాలు కింద పడిపోవడం వల్ల కరెంట్ కోత అయితే సబ్మిష కరెంట్ సంబిషనపుడు వాళ్ళు వచ్చి రిపేర్ చేసేలోపు కొంచెం టైమ్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడయితే ఒక ఆరు గంటలు కరెంట్ పోవడం అనేది జరుగుతుంది వర్షాకాలం అయితే మెయిన్గా మా మేము ఉన్న ప్రజెంట్ ఏరియాలో మాత్రం ఒక ఆరుగంటలు నాలుగు గంటలు మినిమం అయితే వర్షాకాలంలో అప్పుడప్పుడంటే రెగ్యులర్ కాకుండా సాధారణంగా ఏదోవైపు నెలకొకసారి ఇలా అయితే జరగడం కామన్ అయిపోయింది అలాగే మిగతా సమయం వర్షం పడుతున్నంతసేపు మాత్రం జోరుగా వర్షం పడేంతసేపు ఒక గంట పడని రెండు గంటలు పడని కరెంట్ అయితే కట్ చెయ్యడం జరుగుతుంది అలాంటి టైమ్లో మాకు ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కరెంట్కి అలవాటు పడిపోయాము కాబట్టి ఇపుడు ఇది ఎండాకాలం చూసుకున్నట్లైతే ఎండాకాలంలో ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ఇంటూ టూ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ మాత్రం కరెంట్ ఖచ్చితంగా ఉంటుంది అదే మనం వర్షాకాలంలో మనం ఎండాకాలంలో అల్లాడిపోయిన కరెంట్కి వర్షాకాలం వచ్చేసరికి మనకి కరెంటు కోతలు ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు బేజారు రావడం కరమనం నిరంతరం టీవీ చూడటంకాని మొబైల్లో చార్జింగ్ పేట్టుకోవడంకాని జరుగుతుంది మనం కరెక్ట్ వంటయ్యేదా మన టైమ్కి తిందామనే వెళ్ళే టైమ్కి కరెంటు పోవడం వల్ల జీవితంపై చాలా ప్రభావితం చేస్తుంది మనకి బొత్తిగా జీవితంపై మనకి మెంటల్ మాదిరి షట్ ఇలా అయిపోయిందేంటి అని ఇలా అనుకుంటామన్నమాట మనమేదో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వర్క్ చేద్దామనుకునే సమయంలోనే ఇలా అవ్వడంకాని మనకి చిరాకొస్తుందన్నమాట మొత్తం చిరాకేసేస్తుంది మొత్తం ఏ ఎందుకిలా అవుతుంది మొత్తం అనేసి ఇలా వర్షాకాలంలో అయితే కరెంట్ ఇలా ఉంటుంది చలికాలంలో అయితే నార్మల్గా అయితే మినిమమ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవర్స్ ఉంటుంది అప్పుడప్పుడు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంటుంది ఏదో ఒకలా వాళ్ళ రిపేర్ చెయ్యడం కాని ఎక్కడైనా స్టేషన్లో ఏదైనా ఇష్యూ ఉండడం కానీ ఇప్పుడెక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నపుడు ఏదో ఒక ఓపెన్ ప్లాట్లో బోర్వెల్ జరుపుతాం అక్కడ కొలిచే స్తంభం ముందర వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ స్తంభం కరెంట్ ఆఫ్ చేసేసి బోర్వెల్ చెయ్యడం జరుగుతుంది రీసేంట్గా ఒక మా ఇంటి పక్కనే ఒక ఒకతని బోర్వెల్ వెయ్యడం జరిగింది అపుడు మొత్తం బోర్వెల్ జరుగుతున్నంతసేపు ఈ సుమారు ఈ ఏడున్నర గంటలు కరెంట్ కోత కుదించడం జరిగింది అప్పుడు మా ఇంట్లో ఇంక మా ఇంట్లో ఇంకా అది మొబైల్ చార్జింగ్ పెట్టుకోవడం జరగలేదు మేము టీవీ చూడడం ఇంకా టీవీ చూడడం టైమ్ లేక టీవీ చూడడం కూడా కరెంట్ లేకపోవడం వల్ల టీవీ చూడలేదు మొత్తం జీవితమంతా మొత్తం ఆ రోజంతా టైమ్ పాసే కాలేదు అసలు మొత్తం మొత్తం చిరాకెత్తిపోయింది మేమట్టా స్వతహా మేమందరమనేది బయటకి వెళ్ళడం జరిగింది ఇలా ప్రస్తుతం మేమున్న ఏరియాలో మాత్రం ఎండాకాలం చూసుకున్నట్లయితే ఒక ప్రజెంట్ అయితే ఒక టూ అవర్స్ కట్ చేస్తామని అంటున్నారు కట్ చేస్తున్నారు కూడా ఎందుకంటే మరమత్తులు చేస్తున్నాం ముందస్తుగా ఇపుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో చెట్లు పడిపోకుండా ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ అన్ని కరెంట్ పోల్స్ గురించి కరెంట్ పైర్ల చుట్టూ ఏమైనా చెట్ల కొమ్మలు ఉండచ్చు చెట్ల కొమ్మలుకానుంటే అవన్నీ తీసేసి మొత్తం లైన్స్ క్లియర్ చేస్తారన్నమాట స్తంభాలేమైనా మంచిగున్నాయా లేవా స్తంభాలకు బలం ఉందా స్థంభాలని తీసేసే తీసేది ఉడేది మనం దానిస్ అయితే చూస్తునారు చూస్తున్నారన్నమాట అలాగా ఒక ట్వంటీ అవర్ టూ అవర్స్ డేర్ష్ జనరల్గా అయితే ఒక టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ వరకైతే కరెంట్ తీసేస్తున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో వెయిట్ చెయ్యాలి వర్షాకాలంకి వచ్చేసరికి కరెంట్ పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండేలాగైనా చేద్దాం చేస్తారంట వర్షాకాలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ చెయ్యడం అసంభవం కానీ చలికాలంలో కావచ్చు మనం ఎండాకాలంలో కావచ్చు కరెంట్ అయితే మాక్సిమం ఉంటుంది మా దగ్గర కానీ ఆ పొయే రెండు వారాల్లో కూడా మెయిన్ మెయిన్ టైమ్లో వెళ్తూ ఉంటుంది కరెంట్ ఏయిమ్ మనం ఏదో చేద్దామనుకునే టైమ్లో టీవీ చూడ్డం మెయిన్గా ఐపియల్ సీజన్లో క్రికెట్ చూస్తున్న టైమ్లో కరెంట్ పోతూ ఉంటుంది లేకపోతే మొబైల్లో చార్జింగ్ లేని టైమ్లో కానీ ఎప్పుడైనా ఏదైనా పర్సనల్గా బయటకి వెళ్ళే టైమ్లో షర్ట్ ఐరన్ చేసుకునే సమయంలోనే కరెంట్ పోవడం కాని ఇలా ఇలాంటి సిచుఎషన్స్ చాలా పే ఫెస్ చేశానన్నమాట అందుకే ఇపుడు ముందు జాగ్రత్త కోసం బయటకెళ్ళినా షర్ట్ ఐరన్ ముందే చేసిపెట్టుకోవడం కాని మొబైల్లో చార్జి ఎక్కువ పెట్టుకోవడం కాని జరుగుతుంది అలానే ఇపుడు మార్నింగ్ లేచాక పనిమీద బయటకి వెళ్తే మనం స్నానం చేసేటపుడు హీటర్ కాని గీజర్ కాని ఆన్ చేసుకున్నపుడు ఆన్ చేసుకున్న కొద్ది సేపటికి కరెంట్ పోవడంకాని ఇలా అవుతూ వస్తుందన్నమాట సో ఈ విధంగా అయితే విద్యుత్ కోతలయితే మధ్యలో మధ్యలో ఉంటాయి విద్యుత్ వల్ల కొన్ని జీవితం ప్రభావితం అవుతుంది కొన్నిసార్లు మన మనం వాళ్ళు చేసేది మంచికే అనిపిస్తుంది వాళ్ళు చేసేది మన మంచికోసమే ముందు జాగ్రత్త కోసమే కానీ మనమేమో ఇంట్లో ఉన్నవాళ్ళమేమనుకుంటాము అంటే కరెంట్ లేదు కరెంట్ ఉంటే బాగుండేది ఇ చాయి ఇపుడే మ్యాచ్ మిస్ అయిపోయాం ఇంట్లో మమ్ మమ్ మమ్మీ వాళ్ళుంటారు వాళ్ళు డైలీ సీరియల్ మిస్ అయిపోయింది అనే బాధలో మాత్రం ఉంటూ ఉంటారన్నమాట సో ఈ విధంగా అయితే కరెంట్ ఇప్పుడు మినిమమ్ అయితే ఒక ట్వంటీ టూ అవర్స్ ఉంటుంది మ్యా ట్వంటీ టూ అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది వర్షాకాలంలో ఒక ట్వంటీ అవర్స్ కావచ్చు ఎయిటీన్ నైంన్టీన్ అవర్స్ కావచ్చు ఇలా ఉంటుంది విద్యుత్ కోతలంటే కోతలనేదేముండదు కోతలంటే అదేమీ కట్ చెయ్యడం ఏముండదు ఎండాకాలంలో మరమత్తులు చెయ్యడంకాని వర్షాకాలంలో మన చెట్లు చెట్లు అడ్డమొచ్చినపుడు మరమత్తులు చెయ్యడంకాని చలికాలంలో అయితే యాజ్ యుజివల్ నార్మల్గా కరెంట్ ఉంటూనే ఉంటుంది ఇది ఇదే కరెంట్ కొంచెం రాకుండా అవగాహన అంటే ఈ విధంగా కరెంట్ కోతలు జీవితంపై ప్రభావితం చేస్తున్నాయి